రియాలిటీ షోలో గెలవకపోయినా తన ప్రతిభతో సంగీత ప్రతిభతో బాగా పాపులర్ అయిన వ్యక్తులలో నాకు అజజిత్ సింగ్ హేమ చంద్ర ఇష్టం ఇంకా అజజిత్ సింగ్ సాంగ్స్ అంటే ఇంకా ఇంకా ఇష్టం స్వామి రారా మూవీ సాంగ్లో అందం చందం అనే సాంగ్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం